నేను ఆచరించే మతం క్రిస్టియానిటీ నేను క్రిస్టియానిటీ మతాన్ని ఆచరించడానికి గల కారణం ఏసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభువారూ ఈ లోకానికి రక్షకునిగా వచ్చారని నేను స్వతహాగా నమ్మాను నా జీవితంలో ఎన్నో విషయాల్లో ప్రభువారిని గురించి అనేకమైన విషయాలు తెలుసుకున్నప్పుడు నా జీవితానికి చాలా ప్రభావితం చేసాయి బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతీ సందర్భంలోనూ ప్రభువువారు ఎలాగున నన్ను ఆదరించారో అందును బట్టి ఏసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది అందుకని ఈ మతాన్ని నేను అంగీకరించడం జరిగింది ఈ మతానికి సంబంధించినా ముఖ్యమైన చారిత్రక సంఘటనలు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టుక ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టుక ఎలా జరిగిందో ప్రతీదీ కూడా మేము ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో చూస్తాము అది చాలా చారిత్రాత్మకంగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో ప్రభువారు గురించి ప్రతీ విషయం కూడా క్షుణ్ణంగావ్రాయండి జరిగింది అవి పీరియడ్ టూ పీరియడ్ గ్రూప్ వైజ్గా సంవత్సరాలతో సహా ప్రతీది క్షుణ్ణంగా మనం చూసినట్లయితే ఏసు ప్రభువు వారు ఉన్నట్లుగా మనము నిజంగా ధ్రునికరించుకోవచ్చు కాబట్టి ఏసుక్రిసు ప్రభువారు జెరుషలేంలో ఆ బెత్లహెంలో ఎలాగు జన్మించారు ఆయన యొక్క హిస్టరీ చదివినప్పుడు నా జీవితంలో ఎంతో సంతోషాన్ని పొందుకున్నాను తరువాత ఆయన యొక్క పుట్టుక ఆయన పరలోకము నుండి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు ఆయన మనుషులను రక్షించుటకు క్రీస్తు పుట్టుక ద్వారా లోకరక్షణ సాధించబడింది క్రీస్తు పుట్టుక వలన క్రీస్తుశకం ప్రారంభమైంది క్రీస్తు పుట్టుక ద్వారా పాపాల నుంచి ప్రజలు విముక్తి పొందారు క్రీస్తు పుట్టుక ద్వారా మానవాళికి రక్షణ లభించింది క్రీస్తు పుట్టుక ద్వారా మానవాళికి ఆనందం లభించింది క్రీస్తు పుట్టుక ద్వారా దేవునితో సమాధాన పడటానికి అవకాశం లభించింది ఇలాగున అనేక విషయాలు నేను సొంతంగా అనుభవించాను కాబట్టి నాకెంతో సంతోషంగా ఉంది తర్వాత ఏసుక్రిసు ప్రభువారు జీవించిన విధానము మనందరికీ ఎంతో మాదిరికరంగా ఉంటుంది యెరూషలేంలో మరి ఆ ప్రాంతాల్లో ఏసుక్రీస్తు ప్రభువాారి యొక్క జీవితము ఎలా గడిపిందో మరి బెత్లహేంలో నజరేత్ అనే గ్రామంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించారో ఆ విధానం చారిత్మక ఆధారాలు బైబిల్ గ్రంధంలో వ్రాయబడి ఉంది చక్కగా మనము బైబిల్ గ్రంథం మరి ఎంతగానో చదవడానికి మంచిగా ఉంటుంది బైబిల్ గ్రంథాన్ని బైబిల్ అంటారు ఎందుకంటే ఆ బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా నిజాలే వ్రాయబడి ఉన్నాయి విత్ ఆధారాలతో అది వ్రాయబడి ఉన్నది ఏసుక్రీసు ప్రభువారు ఆయన జీవించిన కాలంలో మనందరినీ ఎలాగు మనము మానవాళిగా మరియు ఉన్న పాపంలో నుంచి బయటపడాలో ఆ పాపభుహిష్టమైన జీవితంలో నుంచీ మనము ఎలాగో రక్షణ పొందుకోవాలో ఆయన మనతో పాటు మరి ఈయొక్క ప్రపంచంలో జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన అందరినీ ఎలాగు జీవించాలో నేర్పించి ఆ యొక్క విధానము ప్రజలందరికీ చూపిస్తూ ఆయన మాదిరికరంగా జీవించారు అనేకులకు అనేకులకు స్వసతను అనేక రోగులకు విడుదలను అనేకమైన గొప్ప కార్యాలు ఏసుక్రీసు ప్రభువారు చేసారు తరువాత ఆయన ఒక మరణము పునరుద్ధానము ఎంతగానో యదార్థంగా ఉన్నాయి ఇప్పటి పరంగా సమాధి ఇప్పుటికీ కూడా యెరూషలేంలో ఉన్నది దాన్ని చూడటానికి ఆధారాలతో సహా ఎంతోమంది పర్యావేక్షణ చూడటానికి వెళుతూ ఉంటారు టూరిస్టులు అందరూ కూడా ఎంతో ఇష్టంగా అక్కడికి వెళ్ళి మరి అక్కడ చూసినప్పుడు వారు ఎంతో దాన్ని సొంతంగా నడిచినట్లుగా అందులో వారొక అనుభూతిని చెందుతా ఉంటారు ఇందులో మతపరమైనటువంటి పండుగలు క్రిస్మస్ ఈస్టర్ క్రిస్మస్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఏసు క్రీసు ప్రభువారి యొక్క పుట్టుక గురించి ఇది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్నా ఆచరిస్తూ ఉంటారు సహజంగా ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల దేశాలన్నీ కూడా క్రిస్మస్ని పాటిస్తూ ఉంటారు ఏసుక్రీసు ప్రభువారిని ప్రతీ ప్రాంతంలో ప్రదేశాల్లో కూడా ఇష్టంగా ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది చెప్పుకోవడానికి భయపడుతున్నప్పటికీ వారి హృదయాలలో ఏసుక్రీసు ప్రభువారిని విశ్వసించడం మనందరికీ బాగా తెలుసు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింది మనము పాపంలో ఉండగా పాపంగా ఉన్న మనలను ఈ యొక్క శాపము జీవితంలో నుంచి విడిపించటానికి ఆయన మనలను విడిపించడానికి వచ్చారని నమ్ముతూ ప్రతీ ఒక్కరూ ఏసుక్రీసు ప్రభువారి పుట్టుకను అంగీకరించారు అలాగే ఈస్టర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు మరి మన కొరకు జీవించి మనము పొందాల్సిన శిక్షను మనం పొందాల్సిన పాపాన్ని విడుదల చేయటం కోసం ఆయన మరణించి తిరిగి లేచారు ఆయొక్క కృసిఫిక్షన్ మొత్తం కూడా యెరూషలేంలో ఆధార పూర్వకాలుగా తెలియపరుస్తూ ఉంది దాని ఈస్టర్ పండుగగా చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఈ ఆచారాలలో ఉప ఉపవాసం అనేది తరువాత ఈయొక్క ఈస్టర్ అప్పుడు సమాధుల పండుగని వస్తుంది ఆ సమాధులను శుభ్రపరచుకున్నప్పుడు పెద్దలను జ్ఞాపకం చేసుకోవడం ఆచారానికి ఎంతో పద్ధతిగా ఉంటుంది చారిత్రక ప్రాముఖ్యత ఎంతో ఇందులో క్షుణ్ణంగా వ్రాయబడి ఉంది సాంస్కృతిన్ని కాపాడటానికి జరిగిన సంఘర్షణలు చాలాయే జరిగాయి క్రూసైడ్స్ అని చారిత్రక పరంగా మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ దినంలో చారిత్రకాత్మలు ఉన్నటువంటి పుస్తకాలు అనేకమైనవి ఉన్నాయి చారిత్ర ఘట్టంలో జరిగిన కొన్ని చారిత్మక విషయాలు కాంస్టన్టైన్ చూసుకోవచ్చు తరువాత యూరప్ మొత్తము మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా గూడా కొంతమంది గ్రూపుగా బాగా పనిచేసి ప్రభువు కొరకు నమ్మకంగా జీవించాలనుకున్న వారిని మరి నాస్తికులను మార్చటం మతమార్పిడి అరాచకాలు చేసేటువంటి వారిని మార్చటానికి ప్రయత్నం చేసిన వారు ఈ క్రూసైడ్స్ అంటే చారిత్రక ఆధారాలతో కూడా మనం చూడవచ్చు యూరప్కి చెందిన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ జుదాస్ రష్యన్స్ గ్రీక్స్ మ్యాంగోలియన్స్కు వ్యతిరేకంగా చేసిన మతపరమైన సైనిక దాడులు చెప్పవచ్చు క్రైస్తవుల మెస్పోటోమియం సెటాక్ టర్కీష్ ముస్లింలు ఆధిపత్యాన్ని నిరోధించడాన్ని జైనిజం సామ్రాజ్యం పాలకులకు వ్యతిరేకంగా యుద్ధం సంధించారు ఈ మతపరంగా ఆర్థికంగా రాజకీయంగా ముస్లింలకు శత్రువులుగా చేర్చబడ్డాయి ఈ సైనిక క్రూసేడ్ ప్రధానంగా రోము నగరంలో ప్రధాన కేంద్ర బిందువుగా మారింది అక్కడ నుంచి రోమన్ క్యాథలిక్స్ వచ్చింది ఇలా క్రిస్టియానిటీ హిస్టరీ గురించి మనం చూసుకున్నట్లయితే చాలా ఉంటుంది ప్రస్తుతానికి మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవచ్చు